మా ప్రాంతంలో వేసుకునే దుస్తులను రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు పాతకాలాల్లో అయితే చేనేత వస్త్రములు అందుబాటులో ఉండేవి అక్కడ దాంట్లో ఉన్న దారాలు కండీల్లో వేసి ఆ కండీలను మగ్గంపై వేసి దానిని చీరలా తయారు చేసేవారు ఇప్పుడు కొన్ని చేతికుట్లు కూడా చేస్తున్నారు ఆ చేతికుట్లలో రకరకాల కుట్లు ఉన్నాయి గొలుసుకుట్టు కాడకుట్టు ముద్దకుట్టు అని రకరకాలుగా కుట్లు ఉన్నాయి అంతేకాకుండా మగ్గం కుట్టు అని ఎంతో అందంగా వాటికి మెరుగుపరిచే కుట్లు కూడా వచ్చినవి వాటిని జాకెట్ల మీద కుట్టించుకొని జనాలు వేసుకుంటున్నారు దాని వలన ఎంతోమంది ఆకర్షణీయంగా కనబడుతున్నారు ఇంకా అనేక సాంప్రదాయ దుస్తులను మా యొక్క ప్రాంతంలో వాడుతున్నారు